వారి వారి పద్ధతులు చూస్తు ఉంటాను వారు చేసే పూజలు వ్రతాలు చూస్తు వారికి సరైన పద్ధతులు నేర్పిస్తు ఉంటాను పుట్టినరోజు పండుగ రోజు శుభం చేకూారాలని వారికి ఆయురారోగ్యం బాగుండాలని అన్ని పూజలు చేయిస్తాను పెద్దలు చేత ఆశీర్వాదం ఇప్పిస్తాను వివాహాలు నిర్ణయమైన రోజు నుండి ముందుగా వినాయకుడికి పూజ చేస్తాము వివాహం చక్కగా జరిగి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి అని చేస్తాము అలాగే పెళ్ళికూతురు చేసి గౌరి పూజ చేయిస్తాము వెళ్ళిన త పెండ్లి తర్వాత సత్యనారాయణ పూజ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల దంపతులు కలకాలం సుఖంగా జీవిస్తారు సంసార అభివృద్ధికి ఓ కావడానికి దోహదపడుతుంది ఏ శుభకార్యం చేయాలి అన్నా ముందుగా దైవాన్ని ప్రార్థించాలి